భారత దేశంలో ప్రభుత్వ పథకాల కింద అందజేస్తున్న వైద్య సేవల నాణ్యత మెరుగుపడుతుంది ప్రభుత్వం ఆరోగ్య సంరక్షణపై పెద్ద మొత్తంలో నిధులను కేటాయిస్తోంది ఇది ఆసుపత్రులను మరింత ఆధునిక సాధనాల మరియు వైద్యులను నిమించుకోవడానికి అనుమతిస్తుంది అయితే ప్రభుత్వ ఆసుపత్రుల నాణ్యత ఇంకా ప్రైవేట్ ఆస్పత్రులతో పోలిస్తే తక్కువగా ఉంటుంది ప్రభుత్వ ఆసుపత్రులు సాధారణంగా ప్రైవేట్ ఆసుపత్రుల కంటే తక్కువ స్థలం మరియు సౌకర్యాలను కలిగి ఉంటాయి వైద్యులు మరియు సిబ్బంది కూడా ప్రైవేట్ ఆసుపత్రుల కంటే తక్కువ అనుభవం కలిగి ఉంటారు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళడానికి ఇష్టపడుతారా లేదా ప్రైవేట్ కేంద్రాలకు అనేది వ్యక్తిగత ప్రాధాన్యతపై ఆధారపడి ఉంటుంది ప్రభుత్వ ఆసుపత్రులు తక్కువ ఖరీదైనవి కానీ ప్రైవేటు ఆసుపత్రులు మరింత సౌకర్యవంతమైనవి మరియు మంచి నాణ్యత కలిగిన వైద్య సేవలను అందిస్తుంది ప్రభుత్వ ఆసుపత్రులకు మరియు ప్రైవేట్ ఆసుపత్రులకు మధ్య కొన్ని ప్రధాన తేడాలు ఉన్నాయి వాటిలో ఖర్చు ప్రభుత్వ ఆసుపత్రులు సాధారణంగా ప్రైవేట్ ఆసుపత్రుల కంటే తక్కువ ఖరీదైనవి రెండవది నాణ్యత ప్రైవేట్ ఆస్పత్రులు సాధారణంగా ప్రభుత్వ ఆసుపత్రుల కంటే మంచి నాణ్యత కలిగి వైద్య సేవలు అందిస్తున్నాయి మూడోవది సౌకర్యం ప్రైవేట్ ఆస్పత్రులు సాధారణంగా ప్రభుత్వ ఆసుపత్రుల కంటే ఎక్కువ సౌకర్యాలను అందిస్తున్నాయి అనుభవం ప్రైవేట్ ఆసుపత్రిలోని వైద్యులు మరియు సిబ్బంది సాధారణంగా ప్రభుత్వ ఆసుపత్రుల కంటే ఎక్కువ అనుభవం కలిగి ఉన్నారు ఏ రకమైన వైద్య సేవలను కోరుకుంటారు అనేది దానిపై ఆధారపడి ఉంటుంది